చిన్నప్పుడు స్కూల్లో పెయింటింగ్ నేర్చుకున్నప్పుడు స్కెచ్ పెన్నులతో కలర్లు నింపే వాళ్ళు వాటిలో ఎక్కడైనా తప్పు జరిగితే ఎరేజర్తో రబ్ చేయడానికి ట్రై చేసినప్పుడు నింపిన కలర్లు అన్నీ పాడయ్యేవి ఆ పెయింటింగ్ల మీద కొన్ని నీళ్ళు పడ్డా కూడా డ్రాయింగ్ అంత చెడిపోయేది హోమ్ వర్క్కి డ్రాయింగ్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అక్క దగ్గర అమ్మ దగ్గర బతిమలాడి కంప్లీట్ చేసే వాళ్ళం పెయింటింగ్ తప్పుగా చేసినప్పుడు అక్క తలమీద ఒక మొట్టికాయ వేసేది అవి అన్నీ ఇప్పుడు గుర్తుకు వస్తుంటే నవ్వు వస్తుంది పెయింటింగ్ పాడైనప్పుడు స్కూల్లో టీచర్ బెత్తంతో కొడుతుంటే తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసే వాళ్ళం ఆ రోజులు ఎంతో అందంగా ఉండేది